మా ఇంట్లో శుభకార్యం పెట్టుకోవాలని పెట్టు పెట్టుకున్నాము దాంట్లో చాలా గ్రాండ్గా జరుపుకోవాలి అనుకుంటున్నాము అప్పుడు అన్ని సౌకర్యాలలో అన్ని సౌకర్యాలను ఎరేంజ్ చేసుకున్నాము పెద్ద గ్రాండ్గా చేయడం వల్ల ఒక కార్యక్రమంకి చాలా మంది ప్రజలు రావట గెట గెస్టులు రావటం చాలా మంది రావడం జరుగుతుంది వాళ్లకి గ్రాండ్గా చేయడం కాబట్టి మనకి అన్ని సౌకర్యాలు ఎరేంజ్ చేసుకోవాలి ముఖ్యంగా నీరు కానీ ఒక ట్యాంకర్లో పెట్టుకోవటం అంటే వాళ్ళకి బిజీ బిజీగా లేకుండా వాళ్ళకి సప్లై చేయటం కానీ వాళ్ళకి ఏ ఏమేం కావాలన్నా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి పెద్ద పెద్ద కార్యక్రమం పెద్ద పెద్ద గెస్టులు రావడం వలన అక్కడ ఎక్కువ ట్యాంకర్ కానీ నీళ్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ సప్లై చెయ్యాలి అదే విధంగా వచ్చిన పది మందితో హ్యాపీగా వెళ్లాలని కోరుకుంటున్నాము దాంట్లో పెద్ద ముందుగానే ప్ల్యాన్ చేసుకొని ఒక కార్యక్రమానికి చాలా పరిగణలోకి తీసుకుంటాము అనేక ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఏదోక సంతోషంతో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి మంచి పేరు అబ్బా ఫలానా చోట వెళ్ళాము బాగా చూసుకున్నారు అలాంటి ఏ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా వాళ్ళకి చాలా వాళ్ళు బాగా చూసుకున్నారు అని మాట్లాడాలి కాబట్టి కా కార్యక్రమానికి మంచి మంచిగా మంచిగా వాళ్ళకి ఏర్పాట్లు మంచి కార్యక్రమం ఏర్పరచాలని కోరుకుంటున్నాము స అదే విధంగా వా డైనింగ్ హాల్ కానీ వాళ్ళకి సప్లైస్ కానీ వాళ్ళకి ఏదైనా అస్సల ఏమైనా కావాలంటే వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేయటం వాళ్ళకి ఏదైనా వాళ్ళకి పెట్టడం కానీ చాలా అరుదైన కార్యాక్రమం కాబట్టి వాళ్లకి గెస్టులు కాని వాళ్ళకి ఏ విధంగా సాయపడటం వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి భోజనం పెట్టడం వాళ్ళకి మంచి వాటర్ సప్లై చేయడం లాంటివి సప్లై చేయడం జరుగుతుంది సో మా ఇంటి గ్రా మా ఇంటికి వచ్చే పెద్ద పెద్ద గెస్టులు కానీ కానీ వాళ్ళని గౌరవంగా చూసుకుని గౌరవంగా గౌరవ ప్రదంగా చేరాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఒక వంద మంది ఒక టూ హండ్రెడ్ మంది రావడం వల్ల వాళ్ళకి సప్లై వాటర్ సప్లైస్ కానీ అండ్ డ్రింకింగ్ వాటర్ బాగా తీసుకుని ఏదో ఒక వాళ్ళకి సౌకర్యం కల్పించాలి సో అందువల్ల మనము అనేక ఇబ్బందులు లేకుండా మనం కార్యక్రమంని జరుపుకోవచ్చు వచ్చిన ఒక యాభై అయిదు వందల మంది కానీ ఇంకా ఒక రెండొందల యాభై మంది కానీ రెండొందల మంది కానీ వాళ్ళకి రెండొందల మందికి వాళ్ళకి వాటర్ సప్లై కానీ ఏర్పాటు చేసుకోవాలి ఒక ట్యాంకర్ కానీ ఒక వాటర్ క్యాన్లు కానీ వాళ్ళకి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి చేసినట్టుగా ఉంటుంది సో అందువల్ల పెద్ద పెద్ద కార్యక్రమానికి మాకు ఫస్ట్ నీరు వాళ్ళకి ప్రత్యేకించాలి నీరు ప్రొవైడ్ చేయాలి సార్ ప్రొవైడ్ చెయ్యాలి అందువల్ల వాళ్ళకి ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనేక రకాలైన కార్యక్రమాలకి చూసుకోవాలి